నాకు తెలిసిన రాజకీయాల్లో ఫస్ట్ ఉండేది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే మొన్న ఫైవ్ ఇయర్స్ బ్యాకు మొన్ అంతకుముందు ఎలక్షన్స్లో ఆయన నిలబడ్డారు కానీ ఆయన అపోజిషన్ పార్టీ వల్ల ఓడిపోయారు సో నాకు అప్పుడు చాలా బాధగా అనిపించింది అలాగే ఇంకా ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ విధంగా కానీ ఆయనకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఆయన ఎడ్యుకేషన్ కానీ ఆయన చేసే చేసే ఇండివిజువల్ వర్క్ కానీ ఆయనా ఏ ఎవర్నన్నా నిలబడుతున్నారంటే ఆయన ఖచ్చితంగా వాళ్ళు ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని నిలబెడుతు స్టడీలో మంచిగా ఉన్న పర్సన్ నిలబెట్టడం లాంటివి చేస్తారు సో దానివల్ల ఏంటంటే ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి కొంచెం తెలిసిద్ది ఎలా ఉంటే సొసైటీ బాగుండిద్ది అని చెప్పి సో దానివల్ల నాకు ఆయన అంటే చాలా ఇష్టం